నాకు చాలా రకాలైన ఆహారం ఇష్టం అందులో నేను ఎక్కువుగా తినేది బిర్యానీ అందులో నేను ఎక్కువగా తినేది బిర్యానీ ఇంకా చికెన్ చికెన్ మటన్ అలాంటి నీసు పదార్ధాలు అన్నీ తింటాను అది ఎందుకు ఇష్ ఎక్కువ ఇష్టం అంటే అది అన్నింటికంటే ఎక్కువ రుచి అనిపిస్తుంది బిర్యానీ అయితే రోజు వారానికి ఒకసారి వారానికి రెండుసార్లు మూడుసార్లు ఇది తింటాను మా స్నేహితులతో కలిసి రోజు ఎక్కడికనుండో ఎక్కడికెక్కడికో వెళ్ళి చాలా చోట్ల చాలా చోట్లలో ట్రై చేశాను ఎలా ఉంది అని చెప్పి చాలా బిర్యానీలు ట్రై చేశాను ఇంకా మా స్నేహితులు అయితే బిర్యానీ అంటే పడి చచ్చిపోతారు వాళ్ళకి చాలా ఇష్టం వాళ్ళకు కూడా బిర్యానీ ఇంకా నేను నార్త్ ఇండియన్లో అయితే నార్త్ ఇండియన్లో అయితే ఎక్కువగా నాన్ రోటి పన్నీర్ అలాంటివి తింటాను అవి అంటే అవన్నీ ఎక్కువ బయటకి వెళ్ళినప్పుడు తింటాను నార్మల్ ఇంట్లో అయితే మా అమ్మ చేసేవి వంటకాలు అన్నీ చాలా బాగుంటాయి అన్నీ మా అమ్మ చేసేవి దాంట్లో నాకు ఎక్కువగా చారు పప్పు అలాంటివి అయితే చాలా బాగా ఇష్టం ఎందుకంటే మా మమ్మీ చాలా బాగా చేస్తుంది ఇంకా బిర్యానీ బిర్యానీ బిర్యానీ కానీ ఇస్తే దాంట్లో మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ చాలా రకాలు ఉంటాయి అందులో ఏదన్నా సరే చాలా బాగుంటాయి ఎక్కడ ట్రై చేసినా బాగుంటుంది ఇంకా మా స్నేహితులు కూడా చాలా బాగా తింటారు అంటే మనం ఎప్పుడైనా తినాలి అనిపించిందంటే అందరం కలిసి డబ్బులు వేసుకుని కలిసి వెళ్ళి తింటాము ఇప్పుడు ఎప్పుడన్నా బర్తడేలు ఉంటే కూడా బిర్యానీ తింటాం బిర్యానీ తినడానికి వెళ్తాం కొత్త చోట్లకి ఒక ఒక్కొక్కసారి ఒక్కొక్క కొత్త చోటకి వెళ్తాం అది ఎంత దూరమైన సరే వెళ్ళి తిని వస్తాం దాంట్లో చాలా సార్లు తిన్నాం మరి ఇంకా ఎప్పుడైనా ఏది బిర్యానీ అవన్నీ వాటి దొరకలేదు అంటే ఇక్కడ నాన్ రోటిలో చపాతీ వేజ్లో ట్రై చేయాలని అనుకుంటే నాన్ రోటి పన్నీర్ అలాంటివి తింటాము తందూరి బటర్ మసాలా ఇవి చాలా బాగుంటాయి ఇంట్లో చేసేవాటి కంటే కొంచెం బయట తింటే చాలా బాగుంటాయి వాళ్ళు ఏంచేస్తారో ఏం కలుపుతారో తెలియదు అందుకే ఇంకా అది చెప్పాలి అంటే నాకు ఇంకా ఎక్కువుగా ఏది ఇష్టం అంటే పలావ్ వంటకాలు పలావ్లు ఉంటాయి కదా పలావ్ ఇష్టం ఎక్కువ బాగా తింటాను ఇప్పుడు కొత్త మార్నింగ్ టిఫిన్స్ అని చెప్పి అందులో పలావ్ అన్నీ రకాల చికెన్ పలావ్ మటన్ పలావ్ ప్రాన్స్ పలావ్ అన్నీ చాలా బాగుంటున్నాయి అది కూడా మొన్న తిన్నా చాలా బాగుంది అది కూడా ఫస్ట్ టైమ్ ట్రై చేసినా కూడ చాలా బాగా అనిపించింది ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే ఆడికే వెళ్తా మా వాళ్ళు పొద్దున పూట తినాలి అంటే మధ్యాహ్నంలో తినాలి అంటే ఇక్కడ మా ఇంటి దగ్గర డాబా హోటల్ ఉంటుంది చాలా బాగుంటుంది దాంట్లో బిర్యానీ బిర్యానీ అనే కాదు ఏదన్నా సరే బాగుంటుంది